ఐదు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒకటి రెండు లక్షల పది వేల తొమ్మిది వందల తొంభై